నమస్తే అండి నా పేరు సంగీత అండి నేను ఈ విజేత సూపర్ మార్కెట్లో సరుకులను తీసుకోవాలనుకుంటున్నాను డోర్ డెలివరీ సౌకర్యం ఉందా అండీ సరేనండి నేను సరుకులు చెప్తాను రైసు ట్వంటీ ఫైవ్ కెజిస్ అండి ఇడ్లి రవ్వ రెండు కేజీలు మినప్పప్పు కేజీ కందిపప్పు కేజిన్నర గోధుమ పిండి రెండు కేజీలండి ఉప్మా రవ్వ పావు కేజీ అండి ఇంకా సంతూర్ సోప్సు ఒక బాక్స్ ఇవ్వండి ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదండీ బిర్యానీ మసాలా ఇంకా ఫిష్ మసాలా మటన్ మసాలా ఇవన్నీ కూడా అండి ఒకొక్క ప్యాకెట్ ఇవ్వండి మళ్ళీ బిర్యానీ సరుకులుంటుంటాయి కదండి పువ్వు అవి అవి కూడా అండి ఇంకా జీలకర్ర ఆవాలు అవన్నీ పావు కేజీ అండి

ఇంకా చాలండి మా అడ్రస్సు రామారావు పేట మార్కెట్ రోడ్డండి మూడో ఇల్లు

సరేనండి అప్పుడే పే అదే డెలివరీ వచ్చినప్పుడు బిల్ పే చేయాలా అండి సరేనండి థ్యాంక్స్ అండి